కొన్ని సంవత్సరాల ముందుతో పోల్చుకుంటే ఈ వ్యవసాయం అనేది అనేకమైన మార్పులు చేర్పులు వచ్చినాయండి మన పాతకాలంలో అయితే భూమిని దున్నడానికి నాగలి చాటున మనమైతే భూమిని దున్నేవాళ్ళమండి కాని నేటి కాలంలో ఏంటంటే ట్రాక్టర్ యూజ్ చేసి మనమైతే భూమినంతటినీ దున్నడం జరుగుతుంది అదే కాకుండా ఏంటంటే మనము కోత కాలంలో ఏంచేసేవాళ్ళమంటే కొంతమంది పనివాళ్ళని పెట్టుకుని ఆ పంటనేది కోయడం కోసిన పంటని వారి అంతా తీసుకెళ్ళి ఒక దిక్కన పేర్చడం ఈ దంట్టులు కట్టడం ఇవ్వన్నీ కూడా ఏంటంటే మనకు కొంతమంది మనుషులు పెట్టి చేసేవాళ్ళమండి ఈ పనులన్ని కూడా కాని నేటికాలంలో ఏంటంటే హార్వెస్టర్ లు వచ్చినాయండి అవి ఏంచేస్తున్నాయంటే వాటికి అవే మనం జస్ట్ వాట్ల కూర్చుని వాటిని తీసుకువెళ్తాం అంతేనండి అవే మిగతా పని అంతా సరే అవే చేసేసుకుంటాయండి ఈ వ్యసాయంలో సమాచారం మూలాలు ఏంటంటే ఈ సమాచారం కూడా ఈ వ్యవసాయం అనేది అంత మెరుగుపడింది అండి నేటికాలంలో చూసుకుంటే ప్రతీ గ్రామంలో లేకపోతే ప్రతీ జిల్లాలోని ఈ రైతు బరోసా కేంద్రాలు అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రైతుకి ఎటువంటి అంటే రైతుకి ఇంకా ఈ రైతు పండించే పంటపై లేకపోతే ఆ వాడే విధానాలపై అవగాహన తెలిపేలాగా ఈ సమాచారం మూలాలు కూడా ఎంతో భిన్నంగా అయితే మెరుగుపడ్డం జరిగిందండి